ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న వ్యాపార రంగం గురించి నాకు తెలిసినంతవరకు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఉందని నేనైతే చెప్తాను ఎందుకంటే వ్యాపార రంగంలో పరిశ్రమలు కూడా ఒక భాగం కాబట్టి ఒకప్పటిలో కాలుష్యం ఎక్కువ ఏర్పడేది పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఆ వాయువు వల్ల కాని ఆ నీరు వల్ల కాని ఆ నీటి నీళ్లలో కలిసినప్పుడు ఆ జంతువులు చనిపోవడం అలాగే ఆ గాలిని పీల్చినప్పుడు మనుషులకి అనేక అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండేవి ఇప్పుడు చాలా వరకు అందరికీ ఎలాగ కాలుష్యాన్ని తగ్గించుకోవాలనే అవగాహన కొంచెం ఏర్పడింది కాబట్టి ఇవన్నీ తగ్గాయి అలాగే ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గింది గాలిలో కొంచెం నాణ్యత పెరిగింది అలాగే బలహీన వర్గాలకి మధ్య రిజర్వేషన్లు కూడా గవర్నమెంట్ ద్వారా కల్పించడం ఇదంతా వ్యాపార రంగం మనకు కూడా ఈ మధ్య కొంచెం సహాయం చేయడం సామా సమాజానికి చాలా వరకు ఉపయోగపడడం ఇది జరుగుతుందనేది నా అభిప్రాయం